హలో నమస్తే మేడం నేను డాక్టర్ ప్రియాగారా మాట్లాడుతుంది అదే మేడం నాకు రాత్రి నుంచి కడుపు నొప్పిగా ఉంది మేడం రావడానికి అవ్వట్లేదు అదే ఏ టాబ్లెట్స్ వేసుకోమంటారు ఏంటి అని చెప్తారని మోషన్స్ కాదు మేడం కడుపులో నొప్పి స్టమక్ పెయిన్ మెడం రాత్రి నుంచి స్టమక్ పెయిన్ వస్తుంది మేడం అవునండి తిన్నాను మ్యామ్ కొంచెం ఫాస్ట్ ఫుడ్ తిన్నాను అవును మేడం అదే మేడం చాలా ఎక్కువగా వస్తుంది మేడం కడుపు నొప్పి అవును మేడం అదే ఏ టాబ్లెట్ వేసుకోమంటారు ఏంటి లేకపోతే హాస్పిటల్కి రమ్మంటారా చెప్తారని సరే మేడం ఏ టాబ్లెట్ వేసుకుంటే మంచిది అదే ఏ టాబ్లెట్ వేసుకోమంటారా అని సరే మేడం మ్యామ్ ఒకవేళ తగ్గకపోతే సరే మేడం సరే మేడం వస్తా మేడం మ్యామ్ హాస్పిటలు అడ్రసు నాకు తెలియదు మేడం ఈ అంటే పొత్తిపైన కరెక్ట్గా వస్తుంది మేడం పొత్తికడుపు అంటారు కదా అక్కడ వస్తుంది మేడం అదే మా అమ్మగారు అంటున్నారు ఒంట్లో వేడి వలన అది ఇది అంటున్నారు నొప్పిగానే ఉంది మేడం అవును హెడేక్ కూడా వస్తుంది మేడం తలనొప్పి కూడా వస్తుంది దీనివల్ల ఏంటంటే నిద్ర పట్టక నైటు తలనొప్పి కూడా ఎక్కువ వస్తుంది మేడం ఓకే మేడం